నేను అక్షయ రెస్టారెంట్లో ఆడర్ చేయలనుకుంటున్నాను అలాగే అక్షయ హోటల్లో ఆడర్ చేయడానికి గల కారణం ఏమంటే మా ఇంటికి దగ్గరలోగా అలాగే వన్ కిలోమీటర్ దూరంలో ఉంది అందువలన ఈ ఆడర్ ఈ రెస్టారెంట్లో నా ఆడర్ని చేయాలనుకుంటున్నాను అలాగే నాకు ఏ రకమైన వంటలు కావాలో రెసిపీస్ కావాలో నేను మీకు తెలియజేస్తాను అయితే నాకు సరైన సమయానికి మీరు అందించగలరా నాకు కావలసిన ఆహార పదార్థాలు చికెన్ లాలీపాప్ అలాగే తండూరి చికెన్ బిర్యానీ మటన్ శాండ్విచ్ ఇలా కొన్ని ఐటమ్స్ నాకు కావాలి వాటితో పాటు కొన్ని డ్రింక్స్ అలాగే ఐస్క్రీమ్స్ ఇవి కూడా నాకు పంపిచ్చండి ఆహారం చల్లగా కాకముందే మీరు నాకు పంపించగలతారని నేను కోరుకుంటున్నాను సమయం పన్నెండున్నర అవుతుంది నాకు ఒకటున్నర కంత మీరు ఆహారాన్ని అందించగలతారని కోరుకుంటున్నాను మా యొక్క చిరునామా తిరుపతి తిరుపతి తిరుపతి రోడ్ వీవీ మహాల్ అండ్ వీవీ మహల్ డోర్ నెంబర్ సిక్స్ పాయింట్ త్రిపుల్ ఫైవ్ ఈ యొక్క ఏరియాకి మీ ఆడర్ని పంపాల్సిందిగా కోరుకుంటున్నాను